హలో మేము ఇట్లా టూర్కి వెళ్ళాలి అనుకున్నామండి అది మేము ఒక హండ్రెడ్ మెంబర్స్ టూర్కి వెళ్ళాలనుకున్నాం ఎంత ఖర్చు అవుతుందండి మీ ట్రావెల్ తీసుకొని మీ వెహికల్ మీ బండి తీసుకొని వెళ్లాలంటే అదే మేము అక్కడే ఒక త్రీ డేస్కే మూడు రోజులు అక్కడే ఉండాలి అనుకున్నాం మాకు ప్రదేశాలన్నీ నీట్గా చూపించి చక్కగా ఎక్స్ప్లైయిన్ చేసి కావడానికి ఎంత ఎంత అమౌంట్ అవుతుంది మాకు చెప్పగలరా